ఐదు వందల పదిహేను నలభై వేల నాలుగు వందల ఇరవై ఐదు లక్షా ముప్పై వేల ఇరవై తొమ్మిది ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల పంతొమ్మిది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది రూపాయలు